జీవనోపాధి వనరులు వ్యవసాయం హనుమకొండ జిల్లాలో వ్యవసాయం ప్రధాన జీవనోపాధి వనరులుగా ఉంది ప్రధాన పంటలు వరి పత్తి పసుపు కంది పరిశ్రమలు కుటీర పరిశ్రమలు గాయత్రి పేపర్ ప్లేట్ పరిశ్రమ సర్వేశ్వర కుటీర పరిశ్రమలు వంటి చిన్న పరిశ్రమలు ఉన్నాయి హోటళ్ళు స్థానికంగా అనేక హోటళ్ళు రెస్టారెంట్లు ఉన్నాయి ఇవి సేవా రంగంలో ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తున్నాయి సేవా రంగం కార్యాలయాలు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలలో ఉద్యోగాలు వాణిజ్యం వ్యాపారులు దుకాణాలు మార్కెట్లు స్వయం ఉపాధి వ్యాపారాలు చిన్న వ్యాపారాలు ఆర్టిస్టులను హస్తకళలు ఆటో టాక్సీ సేవలు ప్రయాణ సేవలు హన్మకొండ జిల్లాలో ప్రజలు సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలను ప్రాధాన్యతని ఇస్తారు కారణాలు స్థిరత్వం ప్రభుత్వ ఉద్యోగాలు స్థిరమైనవి భద్రత కలిగి ఉంటాయి లాభాలు పెన్షన్ ఆరోగ్య సేవలు వంటి ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి సామాజిక గౌరవం ప్రభుత్వ ఉద్యోగాలకు సమాజంలో గౌరవం ఎక్కువ కానీ ప్రైవేట్ రంగంలో కూడా అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా సేవా రంగంలో నిరుద్యోగం స్థితి జిల్లాలో నిరుద్యోగ సమస్య ఉంది కొన్ని కారణాలు అవకాశాల కొరత ప్రభుత్వ